నేను ప్రతిరోజు కూడా యోగా చేస్తూ ఉంటాను ఇది నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకోవడం వలన మా టీచర్ నాకు యోగా క్లాసులు చెప్పటం వలన నాకు యోగా చేయడం అనేది అలవాటుగా మారింది అయితే నేను రోజూ ధ్యానం చేస్తూ వ్యాయామం చేస్తూ ఉంటాను అదే విధంగా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సమయం దొరికినప్పుడు కూడా నేను ఎక్కువగా ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను సింగిల్గా ఉండి ఒక్కడినే శ్వాస తీర్చుకుంటూ వదులుతూ పీల్చుకోని వదలటం వలన నేను ధ్యానం చేస్తూ నా ఊపిరితిత్తులను వదులు చేసుకుంటూ ఉంటాను దీనివల్ల నేను ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది నేను ఖాళీ సమయంలో యోగా చేయటము అదే విధంగా ఉదయం సాయంత్రం సమయంలో కూడా వీలు అయినంతవరకు సమయం దొరికితే యోగా చేస్తూనే ఉంటాను నాకు ఇది చాలా ఇష్టము